నమస్కారం అవునండి నమస్కారం చెప్పండి ఓకే మ్యాడమ్

ధన్యవాదాలు అండి ఓకే

చూస్తాం అండి అబ్బాయి ఏది ఇష్టపడితే అదే చేయాలని కోరుకుంటాం కదా ఆ విధంగా చూస్తాము అబ్బాయి నిజంగా సింగింగ్ సైడ్ వెళ్ళాలి అనుకుంటే అలాంటి కావాల్సిన ట్రైనింగ్ ఇద్ధాం మీ స్కూల్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది కదా కల్చరల్ ఈవెంట్స్కి మేము కూడా అలాగే ఎంకరేజ్ చేస్తు ఉంటాం ఏంటంటే బాబుకి స్టడీస్తో పాటు ఇంకా ఏమన్న యాక్టివిటీ ఉంటుంది అంటే మాకు సంతోషం కదండి మరి స్కూల్ ప్రిన్సిపల్గా మీరు కాల్ చేసి చెప్తుర్రు కాబట్టి మేము కూడా చూస్తాం హెల్ప్ చేస్తాం మా అబ్బాయి కోసం ఏదో ఒకటి

అవునండి థ్యాంక్స్ అండి థ్యాంక్స్ నేను చూస్తాను వాడికి ఇష్టం అయితే చేయిస్తానులేండి అవునా ఓకే థ్యాంక్ యూ అండి నేను చూస్తాను మీరు కాల్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మీరు ప్రిన్సిపల్గా మీరు కాల్ చేసినందుకు నేను కూడా ఆలోచించి వాటికి వానికి ఏది ఇష్టం అయితే అదే చేస్తాంలేండి ఓకే అండి నేను చూస్తాను అవి అన్నీ కూడా చూసుకుంటాను నాకు ఏమన్న సహాయం అయితే నేను మిమ్మల్ని అడుగుతానులేండి చాలా చాలా సంతోషం అండి ఏమున్న నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తు చేస్తాను అండి చాలా ఆనందంగా ఉంది మీరు ఇలా ఫోన్ చేసి ఇలా చెప్పడం వల్ల మా అబ్బాయి గురించి చాలా ఆనందంగా ఉంది థ్యాంక్స్ థ్యాంక్ యూ ఏ లాట్ మ్యాడమ్